భారతదేశంలో అనేక సాంస్కృతిక సమూహాలు నివసిస్తూ ఉంటాయి ప్రతీ రాష్ట్రంలో ప్రత్యేకమైన భాషలు ఆచారాలు పండుగలు వస్త్రధారణ మరియు శిల్ప కళలు ఉన్నాయి ఉదాహరణకు తెలుగు మలయాళం తమిళ్ హిందీ పంజాబీ బెంగాలీ కనడా వంటి భాషలు కూడా ఉన్నాయి మరియు ప్రతీ భాషకి సాంస్కృతికి ఒక ప్రత్యేకమైన జీవన విధానం ఉంటుంది అమెరికా అమెరికాలో కూడా వివిధ సంస్కృతులు కలిసిపోతున్నాయి ఈ ప్రాంతంలో ఆఫ్రికన్ అమెరికన్ హిస్పానిక్ ఏషియన్ మరియు యూరోపియన్ సంస్కృతులు సమూహాలను కూడా కనుగొనవచ్చు ఈ సంస్కృతులు ఒకే ప్రదేశంలో నివసిస్తూ తమ తమ ప్రత్యేకమైన సంస్కృతుల్ని భాషలను ఆచారాలను పంచుకుంటూ ఉంటాయి యూరప్ యూరప్లో కూడా ఫ్రెంచ్ ఇంగ్లీష్ జర్మన్ ఇటాలియన్ స్పానిష్ వంటి అనేక భాషలు వాడే వర్గాలు కూడా ఉన్నాయి ప్రతీ దేశం మరియు ప్రాంతం తన ప్రత్యేకమైన పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటుంది తెలుగు ప్రాంతం అయితే భారతదేశంలో తెలుగు మాట్లాడే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉన్నాయి ఈ ప్రాంతంలో ప్రజలు తమ సాంప్రదాయాలు సంస్కృతి భాష ఆచారాలు మరియు ప్రత్యేకమైన పండుగలు కలిగి ఉన్నారు భాష తెలుగు అనేది ఈ ప్రాంతంలో ప్రధాన భాష సంస్కృతి ఏమిటంటే తెలుగు ప్రజలు సాంప్రదాయాలు కళలు సంగీతం నృత్యం తత్తీనాట్యం కూచిపుడి భరతనాట్యం సాహిత్యం మరియు శిల్పం మీద గర్వ పడతారు పండుగలు ఉగాది దీపావళి సంక్రాంతి దీపం పండుగ బతుకమ్మ నవరాత్రి మరియు కరీముల్లా బక్రీద్ అలాంటి పండుగలు కూడా ఉన్నాయి తమిళనాడు కర్ణాటక మరియు ఇతర సమీప రాష్ట్రాలు కూడా ఉన్నాయి తమ తమ ప్రత్యేక సంస్కృతులు భాషలు మరియు శైలులు కలిగి ఉంటాయి ఉదాహరణకు నెల్లూరు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ నగరం మరియు జిల్లా ఇది రాష్ట్రం యొక్క తూర్పు తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న నగరం నెల్లూరు నగరం మరియు జిల్లా తన చరిత్ర సంస్కృతి ఆర్థిక అభివృద్ధి మరియు ప్రకృతి అందంతో ప్రసిద్ధి చెందుతుంది భౌగోళిక స్థానము నెల్లూరు ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తూర్పు భాగంలో ఉంది ఇది చెన్నై తమిళనాడు రాజధాని నుండి దక్షిణంగా సుమారు నూట డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జిల్లా విభజన ఏమిటంటే నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల్లో ఒకటి ఈ జిల్లాకి సరిహద్దుగా తిరుపతి పెందుర్తి శ్రీకాకుళం మరియు మధురైవంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి ప్రసిద్ధమైన నగరం నెల్లూరు నగరం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉంది ఇది అనేక ఉత్పత్తులు మైనింగ్ మరియు వ్యవసాయ రంగాల్లో కూడా క్రమంగా అభివృద్ధి చెందుతుంది పండుగలు నెల్లూరులో సంక్రాంతి ఉగాది దీపావళి దసరా శివరాత్రి మరియు కరీముల్లా పండుగ వంటి పండుగలు అత్యంత ముఖ్యమైనవి ఆచారాలు నెల్లూరులో కొన్ని ప్రత్యేక ఆచారాలు మరియు సాంప్రదాయాలు ఉన్నాయి ఉదాహరణకు శారదా పూజ బతుకమ్మ పండుగ మరియు శివరాత్రి వ్రతం అనేవి ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందాయి ప్రముఖ స్థలాలు నెల్లూర్లో నెల్లూరు రామేశ్వర స్వామి దేవాలయం అష్టమాధారం జలపాతం పల్లెపల్లి మరియు గోదావరి నది పక్కన ఉన్న కొన్ని ప్రసిద్ధి క్షేత్రాలు కూడా ఉన్నాయి వ్యవసాయం నెల్లూరు లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలో అనేక పంటలు ఉత్పత్తి అవుతాయి అవి ఏమిటంటే ఆరుషి మొక్కజొన్న పచ్చి కూరగాయలు పాల ఉత్పత్తులు కూడా ఉన్నాయి వ్యాపారం నెల్లూరు ఒక వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా పసుపు గోధుమ అరెస్ట్ వంటి పంటల ద్వారా వాణిజ్యం పెరుగుతుంది పర్యాటకులు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఆకర్ష దానికి ఆకర్షణీయమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి పల్లెపల్లి శ్రీరామేశ్వర వారి దేవాలయం అష్టమాధారం జలపాతం వంటి ప్రదేశాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి జీవనశైలి నెల్లూరులో ప్రజలు సాధారణంగా పల్లెల్లో ఉండే జీవనశైలిని అనుసరిస్తారు కానీ నగరాల్లో ఉన్న వారు వారి ఆధునిక జీవనశైలిని అనుసరిస్తారు